మీ వంటింట్లో కరెంటుతో పని చేస్తూ వస్తువులు ఏమిటి అటువంటి వస్తువులు అందుబాటులో లేని పాత రోజుల్లో పోలిస్తే అనుభవం ఎలా వేరుగా ఉంటుంది అనేది ఫస్టు మనం పాతకాలంలో చూసినట్లయితే మిక్సర్ గ్రైండర్ గ్యాస్ సిలిండర్ ఓవెన్ అనేవి ఇవేమి స సదుపాయంగా ఉండేవి కాదు కానీ ఈ కాలంలో పోలిస్తే మనం మనకి త్వరగా సమయాన్ని కేటాయించడానికి ఇవన్నీ చాలా త్వరగా అయిపోతుంది ప్రస్తుతం మనం మిక్సర్లు గనక చూసినట్లయితే మిక్సర్ ఆకృతికి పచ్చి కేరి పేస్ట్ బట్టర్ మసాలా బండి ముందుకు తింటారు అలాగే మనం చాలా మిక్సీ అనేది అల్లం అల్లం పేస్ట్ కానీ దేనికైనా మిక్సీ ఉండేది కాబట్టి ఈ రోజుల్లో మిక్సీ ఉంటే చాలా త్వరగా సమయం తక్కువతో పని అయిపోతుంది అదే పూర్వకాలంలో కనక చూసినట్లయితే మిక్సర్ లేకపోవడంతో చేతితో పని చేసేవాళ్ళం కొంచం అప్పుడు మనం అలిసిపోయేవాళ్ళం అలాగే సమయం ఎక్కువ పట్టేది ఆ కాల పూర్వకాలంతో పోలిస్తే ఈ కాలంలో మిక్సర్తో మనకి చాలా ఉపయోగం ఉంటుంది చాలా తక్కువ సమయంలో అయిపోతుంది గ్రైండర్ గ్రైండర్లో కనక మనం చూసినట్లయితే ఈ కాలంలో ఇడ్లీపిండి కానీ అట్లుపిండి గారెపిండి ఇవి చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది త్వరగా తక్కువ సమయంలో అదే పూర్వకాలంలో చూసినట్లయితే గ్రైండర్ లేకపోవడంతో అది కూడా చేతితో పని చెప్పేది ఎక్కువ సమయాన్ని తీసుకునేది గ్యాస్ కనక చూసినట్లయితే అప్పుడు మనం గ్యాస్ లేక అన్నం కానీ బి ఈ కూర కానీ కట్టెపొయ్యిల మీద వండేవాళ్ళు అదే ఇప్పుడు గ్యాస్ రావడంతో మనకి ఏం చెయ్యాలన్నా చికెన్ బిర్యానీ కానీ అన్నం పప్పు కూర ఏది చెయ్యాలన్నా కానీ మన గ్యాస్ బండ వల్ల చాలా తక్కువ సమయంలో అయిపోతుంది పూర్వకాలంతో పోలిస్తే ఈ కాలంలో గ్యాస్ ఉండడం అనేది చాలా ఉపయోగం సిలిండర్ సిలిండర్ ఉంటేనే మనకి ఏ పనైనా అవుతుంది ఈ కాలంలో సిలిండర్ లేకపోతే మనకి ఆ పూర్వకాలంలో అసలు పని చేసేవాళ్ళమే కాదు ఎక్కువ సమయం పట్టేది ఇప్పుడు ఆ మనకి సిలిండర్ ఉండడం వలన మనం ఏది చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా దానిలో త్వరగా అయిపోతుంది తక్కువ సమయంలో అండ్ అలాగే మనకి తక్కువ పనితో ఎక్కువ శ్రమ కూడా లేకుండా అయిపోతుంది చివరగా ఓవెన్ ఓవెన్లో కనక మనం చూసినట్లయితే ఏ కేక్స్ చెయ్యాలన్నా బ్రెడ్ చెయ్యాలన్నా ఇలా ఓవెన్ గ్రిల్స్ ఓవెన్ ఉండడం అనేది చాలా ఉపయోగంగా ఉండేది మనకి పీజా చెయ్యాలన్నా కేక్ కానీ ఇలా తయారుచేయడం అనేది ఉండేది కానీ ఇవి అందుబాటులో అప్పుడు అందుబాటులో ఉండేవి కాదు కాబట్టి పాతరోజుల్లో పోలిస్తే మొత్తంగా ఎక్కువగా ఎలక్ట్రిసిటీ మరియు గ్యాస్ వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి కానీ సౌకర్యంతో వాడ్డం మద్దతు చేస్తాయి పూర్వకాలంలో మనం ఏదీ చెయ్యలేక పని ఎక్కువ పట్టేది శ్రమ ఎక్కువుండేది కానీ ఈ కాలంలో మనకి అలా ఏమీ ఉండేది కాదు త్వరగా మన పని త్వరగా అయిపోతూ మనకి తక్కువ శ్రమలో తక్కువ వంటకాలు తక్కువ పనితో త్వరగా అయిపోతుంది